నేను అల్లికలు అల్లికలలాంటివి వస్తువులు తయారు చేస్తూ ఉంటాను బుట్టలు చాటలు పర్స్లు డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇలా తెలిసిన వాళ్ళకి ఇలా పక్కన వాళ్ళకి కానీ మాకు తెలిసిన బంధువులకు కానీ చుట్టాలకి కానీ వాళ్ళకు వస్తువులను ఇస్తూ ఉంటాను వాటిని చూసి వాళ్ళు కూడా బాగున్నాయని చెప్పి ఇలాంటి వస్తువులను నా దగ్గర నుండి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది నేను ఖాళీ టైంలో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఇలాంటి పని చేసుకుంటూ ఉంటే నాకు నాకు అన్నకు పర్సనల్గా ఏదైనా కొనుక్కోవాలి అనిపిచ్చినప్పుడు ఇలా ఈ డబ్బులు నేను యూస్ చేసుకుంటూ ఉంటాను దీనివల్ల చాలా బా మంచిగా బెనిఫిట్ ఉంటుంది పక్కన వాళ్ళు కూడా తెలుసుకొని వేరే వాళ్ళకు కూడా నేను తయారు చేసిన వస్తువుల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు నా దగ్గర నుండి చాలా మంది కూడా ఇలాంటి వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు చాలా బాగున్నాయి అని చెప్పి కూడా వాళ్ళు అనుకుని ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి డబ్బులు నేను వెనక వేసుకొని దేనికోదానికి కూడా ఉపయోగించుకుంటాను ఇలాంటివి రకరకాల వస్తువులు తయారు చేసుకుంటూ ఇలాంటివి నేను చేసుకుంటూ ఉంటాను